రోజంతా నేను నీటిని వినియోగించే కొన్ని సాధారణ మార్గాలు ఏమిటంటే తాగడానికి నీరు మనకు చాలా ముఖ్యమైన పోషకం ఇది మన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి మలినాలను తొలగించడానికి మరియు శరీరంలోని జీవక్రియలను సరిగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది స్నానం చేయడానికి మరియు శుభ్రం చేయడానికి నీరు మన శరీరాన్ని మరియు దుస్తులను శుభ్రం చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది శీలేంద్రాలను మరియు బ్యాక్టీరియా వంటి వ్యాధికర వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది వంట చేయడానికి నీరు ఆహారాన్ని వండడానికి ఉడకబెట్టడానికి మరియు శుభ్రం చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది ఆహారాన్ని సురక్షితంగా మరియు రుచికరంగా ఉంచడంలో సహాయపడుతుంది మొక్కలను నీరు ఆర్పుటకు నీరు మొక్కలకు శక్తి అందించడానికి మరియు పెరగడానికి అవసరం ఇది మొక్కలను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది కృత్రిమంగా సాగు చేయడానికి నీరు పంటలను సాగు చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది ఆహార ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది వినియోగ వస్తువులను తయారు చేయడానికి నీరు పేపర్ సిమెంట్ గాజు మరియు ఇతర వినియోగ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది మన జీవితంలోని అనేక అంశాలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది నీరు మన జీవితంలో చాలా ముఖ్యమైన వనరు మనం దీన్ని విలువైనదిగా చూసుకోవాలి మరియు దాన్ని పొదుపుగా ఉపయోగించాలి